రెండు మూడు పంతొమ్మిది వందల తొంభై మూడు ఇరవైనాలుగు ఆరు పంతొమ్మిది వందల తొంభై ఒకటి రెండు ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఐదు పంతొమ్మిది వందల డెబ్బై పంతొమ్మిది ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఇరవై తొమ్మిది రెండువేలు